నేను నా అతిథులు వస్తే మాత్రం చాలా పర్యాటక ప్రదేశాలు తీసుకెళ్ళాలి అనుకుంటాను ఎలాంటివి అంటే దేవస్థలం మరియు మరియు చెట్లు ఎక్కువగా ఉన్న స్థలంలో అట్లాంటి వాటిల్లో మళ్ళీ కొండలను చూడటానికి ప్రదేశం చూడటానికి అలాంటి స్థలాల్లో తీసుకెళతారు ప్రత్యేకంగా అంటే దేవస్థలం దేవస్థానంలో మనము ఏదైనా కోరుకోవచ్చు మనకు ఒక ప్రశాంతతని ఇస్తుంది దేవస్థానం అనేది గుళ్ళకి వెళ్ళి మన ముక్కు తీర్చుకోవచ్చు మనం ఏది అనుకుంటే ఇప్పుడు మనము ఒకటి అనుకుంటాము దేవుడా నాకు ఈ కోరిక తీర్చు నేను వస్తాను అక్కడ మన కోరికను తీరిస్తే మనం వెళ్ళి ఒక ప్రశాంతతని మన మెదడుకి ఇస్తాము ఒక మంచి మంచిగా ఉంటుంది మనసుకి వెళితే మనము అట్లాంటి స్థలంలో తీసుకెళితే వాళ్ళు అతిథులు కూడా మంచిగా ఉంటారు మనం కూడా మంచిగా ఉండవచ్చు మనందరికీ మంచి అనేదే జరుగుతుంది కాబట్టి నేను ఎప్పుడైనా నా అతిథులు వస్తే ప్రత్యేకంగా దేవస్థానాన్ని తీసి స్థలానికి తీసుకెళ్ళాలి అని అనుకుంటాను నేను ఎప్పుడైనా